జీవన శైలితో పాటు జీవన శైలి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల వ్యాధులకు అభిప్రాయము అంటే ముందు మన జీవనశైలి మార్చుకోవాలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి కానీ ఇప్పుడు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మాత్రమే ఎక్కువ అనారోగ్య బారిన పడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జీవనశైలి అలా ఉంటుంది జా వృత్తి వృత్తిరీత్యా గానీ ఏదైనా సరే వాళ్ళు ఆ యొక్క బాడీకి సరైన శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల అట్ల దేనివల్లనైనా గానీ ఎక్కువ పట్టణ ప్రాంతల్లో ప్రజలకు మాత్రమే ఎక్కువ వ్యాధులు ప్రభులుతూ ఉన్నాయి వాళ్ళు తినే ఆహారపు ఆహారం కూడా అంతా కల్తీ ఆహారము కల్తీది దాని వల్ల కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆహారం ఆరోగ్యం పట్ల అదే కా వీళ్ళతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క జీవన శైలి వీళ్ళ కన్నా భిన్నంగా ఉండుద్ది త్వరగా తింటారు త్వరగా పండుకుంటారు కానీ వాళ్ళకి ఉన్నాయి ఆరోగ్యప ఇబ్బందులు కానీ పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే వాళ్ళకు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు ఎండలో ఉంటారు కష్టపడి పనిచేస్తారు నడుస్తారు ప్రతీ దానిక్కూడా నడకనే ఎంచుకుంటారు పట్టణ ప్రాంతాల్లాగా వాహనాలనీ వాడుకోవడము జంక్ ఫుడ్లు తినడము అలా చెయ్యరు కాబట్టి వాళ్ళకి వాళ్ళతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రమే ఎక్కువవుతుంది ఎంత ఇవి గూడా వీళ్ళందరూ సేమ్ ఎటువంటి రోగాలు బారిన పడకుండా ఉండాలి అంటే ముందైతే జీవనశైలి మార్చుకోవాలి జీవనశైలి మార్చుకోవాలి అంటే ముందు నడక తర్వాత ఆహారము ఆహారంలో గూడా మంచి ఆహారం ఆక్కూరలు పళ్ళు ఇవి ఉండేలా చూసుకోవాలి బయట బయట ఆహారాన్ని అసల తినకూడదు తినకుండా ఉంటే వాళ్ళు నయం వారంలో ఐదు రోజులైనా సరే వ్యాయామం అనేది చేస్తూ ఉండాలి వాళ్ళు అప్పుడు మాత్రమే మనం వ్యాధులకు దూరంగా ఉండగలము